నాకు మా ఊరికి సంబంధించిన ప్రకారంగానైతే నాకైతే మొదటిగా నచ్చేదైతే మా ఇంటికి పక్కమ్మట ఉండే ఒక లైబ్రరీ వివేకానంద లైబ్రరీ అనైతే ఒకటి ఉంటుంది సో మొదటిగా మా ఇల్లు ఎక్కడ అని ఎవ్వరైనా ప్రశించడంతోనే నేనైతే ఇట్లా పలానా ఊరు అని చెప్పిన తర్వాత ఎక్కడ వెంటనే లైబ్రరీ వివేకానంద లైబ్రరీ అనే ఇల్లు పక్కమ్మటే మా ఇల్లు అని చెప్తాను అది ఒక నే మంచి లొకేషన్ అన్నట్టు చెప్పుకోడానికి మా ఇల్లు దాన్ని పక్కనే ఉంటుంది అని చెప్పుకోవడానికి బాగుంటుంది అండ్ అలానే మేము చిన్నపుడైతే చాలా చాలా వివిధ పుస్తకాలు గాని చదివి చాలా తెలుసుకుని ఆ బుక్లలోకెళ్ళి ప్రతిరోజూ న్యూస్ కూడా న్యూస్ పేపర్స్ కూడా వస్తాయి అక్కడికి ప్రతిరోజూ అయితే అక్కడికి పోయి న్యూస్ పేపర్ అయితే చదువుతాము సో అందువల్ల మాకైతే ఆ లొకేషన్ అనేది ఎప్పటికైనా గుర్తుండిపోతుంది మంచి ప్రదేశం కాబట్టి మంచిగా అనిపిస్తుంది చిన్నపుడు కూడా అక్కడ ఒక విగ్రహం ఉంటుంది వివేకానందుడిది సో అక్కడనయితే ఆ విగ్రహం దగ్గరనయితే మేమైతే అక్కడ ఆడుకుంటాము అండ్ ప్రతి సంవత్సరం ఆ విగ్రహం దగ్గర పూజలు అవి అంటే వివేకానంద వర్ధంతి రోజు గాని ఇలాంటివి వివేకానందకి సంబంధించిన మంచిగా అందరూ అయితే అచ్చేసి పూలదండలు అయితే వేసి మంచిగానైతే చేసి చేస్తారు సో అలాంటివైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి సో అలాంటివల్ల నాకైతే ఆ ప్రదేశం ఆ లైబ్రరీ అనేది చాలా ఇష్టం మా ఊరిలో నాకు సంబంధించి అయితే అండ్ ఇంకా టెంపుల్స్ కూడా ఉంటాయి ఆ టెంపుల్స్ కూడా చాలా పురాతనకాలం అయిన టెంపుల్స్ ఆ టెంపుల్స్కైతే చాలా మంది వివిధ ప్రదేశాలనుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు శివాలయం ఉంటుంది శివాలయం హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది సో అలాంటి టెంపుల్స్ కూడా చాలా మంది విజిట్ అయితారు ఎందుకంటే పురాతన కాలమైన టెంపుల్స్ కాబట్టి అలాంటి టెంపుల్స్ వల్ల కూడా మనకైతే గుర్తింపులు వస్తుంటాయి మన ఊరు పలానా ఊరిలో హనుమాన్ టెంపుల్ ఉంటదంట అని కూడా మనకి తెలియని సంతృప్తి అనిపిస్తుంటుంది ఎందుకంటే ఆ టెంపుల్స్ వల్ల మన యొక్క ఊరు కూడా కొంచెం డెవలప్ చేయడానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో అందువల్ల నాకైతే అలాంటివైతే నాకైతే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటాయి